మేడం గుడ్ మార్నింగ్ అండి మేము ఇలాగా కిషోర్ ట్రావెల్ ఏజెన్సీ నుంచి మాట్లాడుతున్నాము సన్నీ గారెండి మాట్లాడుతుంది మేడం మీరు ద్రాక్షారామం టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి ఏదో అపాయింట్మెంట్ ఏదో బుక్ చేసుకున్నారు కదండి మా ట్రావెల్ ఏజెన్సీలోని అది మేడం మీరు వెళ్తారో లేదో కన్ఫర్మేషన్ గురించి మేము కా కాల్ చేసాము వెళ్తున్నారో లేదో అని ఓకే మేడం మేడం ఓకేనండి ఓకే మేడం అంటే మీరు అప్ అండ్ డౌన్ చె చెయ్యాలి అనుకుంటున్నారా ఓకే మేడం అయితే మీరు ఫైవ్ మెంబర్స్ కదా మేడం ఉన్నారు అప్పుడేమో అయితే త్రీ మెంబర్స్ అన్నారు ఇప్పుడేమో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అప్పుడేమో స్టే ఉంటాను అన్నారు ఇప్పుడేమో స్టే ఉండను అప్ అండ్ డౌన్ చేస్తాను అంటున్నారు మేడం ఓకే మేడం మీరు ఏ టైంకి వెళ్తారు మేడం ద్రాక్షారామం అది ఏ టైంకి అంటే ఏ టైంకి వెళ్తారు మేడం మీరు అయితే మేడం అంటే అక్కడికి వెళ్ళడానికి వన్ అవర్ పడుతుంది సో మేము ఫోర్కి మీ ఇంటి దగ్గరకి మా కారు వస్తుంది మీరు లొకేషన్ గట్రా పంపండి ఆ లొకేషన్కి మీ కార్ అనేది వచ్చేస్తుంది అదే మీరు ఇప్పుడు మొత్తం మీద అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ చేంజ్ చేసుకున్నారు కదా మేడం కొన్ని అంటే పర్సన్ యాడ్ అయ్యారు అలాగే ట్రావెలింగ్ కూడా కొంచెం చేంజ్ చేశారు కదా అండి మీరు అప్పట్లోనే మీకు డబ్బు మీరు మొత్తం బిల్ చేసి పంపించాను మీకు అంటే ఎంత అవుతుంది ఏంటి అని చెప్పేసి సో మరి ఇప్పుడు బిల్ గట్రా చేంజ్ చేసి అసలు ఎంత అవుతుంది ఏంటి మొత్తం అన్ని పంపిస్తాము మళ్ళీ కారు కూడా మార్చాలి కదా మేడం అంటే అప్పుడు మీరు ఫోర్ సిట్టింగే పెట్టించాను నేను అందుకని చెప్పి ఇప్పుడు ఇంకో ఫైవ్ సీటింగ్ కాబట్టి కొంచెం పెద్ద కారు కొంచెం చూడాలి కదా మేడం సో ఆ కారుతో కూడా మొత్తం ఇప్పుడు రేటు కూడా మారుతుంది ఇప్పుడు ఆ రేట్ కూడా మీకు చేసి పంపిస్తాను మేడం మీకు మొత్తానికి చేసి మీ వాట్సాప్ నెంబరుకి పంపిస్తాను ఓకే మేడం థాంక్యూ మేడం